నేను విజయనగరం జిల్లాలోనే ఒక ఫైనాన్స్ కంపెనీలో ఉద్యోగానికి జాయిన్ అయ్యానండి అయితే నా కొలీగ్ ఒక ఆమె పద్మా అని ఉండేది మా కన్నా పైన ఆఫీసర్ అన్నమాట అమ్మో తినేసేది అండి బుర్ర తినేసేది నసా నసా నసా వెళ్ళిన దగ్గరి నుంచి వచ్చేవరకు ఏదో ఒకటి అంటూనే ఉండేది అండి నన్నే కాదు నాతోపాటు చేసిన వాళ్ళకి అదే పరిస్థితి ఏం చేసినా ఇది ఇలా కాదు అలాగ అలా కాదు ఇలాగ అంటూ తినేసేది అండి పట్టుకొని అమ్మో భరించలేక వన్ మంత్కే నేను రిజైన్ చేసి వచ్చేద్దామనుకున్నాను కానీ రాలేక ఎందుకంటే పరిస్థితులు అలాంటివి అండి జాబు చేయాల్సి వచ్చింది అలా కష్టపడి కష్టపడి మొత్తానికి ఆరు నెలలైతే ఆవిడతో కలిసి ఉద్యోగం చేసాను అండి ఇంకా ఎప్పుడు మానేద్దామని అనుకుంటుండగా మిగిలిన కొలీగ్స్ అన్నారు మేడం మీరు వర్క్ బాగా చేస్తున్నారు కదా మీరు ఎందుకు మానేయటం మీకన్నా ముందు పద్నాలుగు మంది ఇలాగే జాయిన్ అయి మానేసారు మీరు పదిహేను మీ తరువాత మళ్ళీ ఇంకొకళ్ళు వస్తారు వాళ్ళకు కూడా ఇదే పరిస్థితి అవుతుంది కదా మెయిన్ ఎవరైతే ప్రాబ్లమో వాళ్ళ మీద మేనేజ్మెంట్కి కంప్లైంట్ ఇద్దాము మేము కూడా మీకు సపోర్ట్ వస్తాము మేడం అని వాళ్ళు కూడా నాకు సపోర్ట్ వచ్చారు అండి ఇంకా అక్కడి నుంచి ఆవిడ మీద మేనేజ్మెంట్కి కంప్లైంట్ ఇచ్చి మొత్తానికి ఆవిడని ఉద్యోగంలోంచి తీయించేసి మేము అంతా ప్రశాంతంగా ఉద్యోగాలు చేసుకుంటున్నాము అండి